ఆ చెప్పండి చెప్పండి ఇంతకు ముందు కూడా మీరు కూరగాయలు పంపించారు కదా మీ దగ్గర నుండి మీ తోటలోవి

అంటే ఇప్పుడేమైనా కూరగాయలు మీ దగ్గర అవుతున్నాయా మీ దగ్గర కూరగాయలు ఇప్పుడు వెళ్తున్నాయా అండి ఏమైనా కురాగాయాలు

ఇప్పుడు మీరు ఓన్గా అమ్ముకుంటా అనుకుంటున్నారా మాకు ఇస్తా అనుకుంటున్నారా మాకే ఇస్తా అనే కదా మీరు కాల్ చేసింది

అయితే మాకు ఇస్తారు ఓకే మీ ఏరియా కొత్తపల్లి అని చెప్పారు కొత్తపల్లి అంటే మేము అవతల వైపు ఉన్న రైతుల దగ్గర నుండి కూడా కొంటున్నాము కూరగాయలు దానికి గాను మీరు కొత్తపల్లి రూట్లో నుంచి కూడా మరి మా వెహికల్ అవైలబుల్ ఉంది మా వెహికల్లోనే మీరు పంపిస్తారా లేదంటే మీరు మీ ఓన్గా వచ్చి మా దగ్గర వేస్తా కూరగాయలు అనుకుంటున్నారా వెహికల్ మాదే తీసుకురమ్మంటారా

అంటే నేను చెప్పేది వినండి అయితే మా వెహికల్ అయితే మీకు టైము ప్లస్ మనీ సేవ్ అవుతాయి ఏ రకంగా అంటే మా వెహికల్ అదే రూట్లో వస్తుంది ఆ రూట్లో వచ్చినప్పుడు మా మీవి మీ దగ్గర ఉన్న కూరగాయలు కూడా మా వెహికల్లో వేయడం వల్ల మీకు గిరాకీ వచ్చి వెళ్ళే టైము సేవ్ అవుతుంది ప్లస్ ఛార్జ్ కూడా ఎందుకంటే మేము అదే రూట్లో మీవి కూడా పిక్ చేసుకుంటున్నాము కాబట్టి మీకది ఛార్జెస్ కూడా మీరు ఓన్గా వచ్చి వేసే దానికంటే ఛార్జెస్ తగ్గుతాయి అయితే మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటున్నారండి కూరగాయలు ఏమేమి పండి పది కిలోల టమాటా

చెప్పండి

ఓకే వీటికి గాను మా వెహికల్లో ప్లేసు సరిపోతుందండి ఓకే మీరు మేమే పంపిస్తాము ప్రొద్దున అయితే మీరు ఇప్పుడు ఆ కొత్తపల్లి అని అన్నారు కాబట్టి ఆ ఏరియాకు వచ్చేసరికి టైము మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది ఆ టైమ్ వరకు మీరు కూరగాయలు అయితే రెడీగా పెట్టగలుగుతారా

వర్కర్స్ కూడా ఉన్నారు అంటున్నారు అవైలబుల్లో ఓకే ఓకే అండి తరువాత ఏంటంటే కూరగాయాలు అయితే ఫ్రెష్గా ఉండాలి దానికి సరి

అయితే అదే కూరగాయలు చూసి దానికి సరిపడే గిట్టుబాటు ధరను నేను చెప్తాము మీకు రేటు కూడా మేము ఎలాంటి లాస్ వేయము కాని మీరు కూరగాయలు అయితే నా మంచిగా ఏదో మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో కూడా పా టమాటాలు పగిలిపోవడము అలాంటివి లేకుండా కొంచెం మీరు చూసుకోండి ఓకే ఓకే అండి దండిగే ప్రొదున్న మేము వెహికల్ పంపిస్తాము మీకు వెహికల్ కూడా వస్తుందా రాదా అన్న ఇబ్బంది లేదు మీ మీ కూరగాయలు ఉన్నా లేకున్నా మా బండి అదే రూట్లో రోజు ఆల్రెడీ మీ పక్కన గ్రామాలనుండి కూడా కూరగాయలు తీసుకొస్తుంది ఇక దారిలో మీరు ఇప్పుడు ఫోన్ చేశారు కాబట్టి మీ కూరగాయలు కూడా తీసుకురావడానికి అవకాశము ఉందండి మీరు మీ మిస్ అవుతుంది అనేది కూడా ఏమనుకోకండి కంపల్సరీ రేపు ప్రొద్దున వస్తుంది మా వెహికల్ మీరు తెంపి రేడీగా ఉంచండి రేటు విషయానికి కూడా మీరు ఏమీ టెన్షన్ పడకండి సరిగా

ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంతుందో ఓకే మీకు ట్రాన్స్పోర్ట్ విషయంగా మీరు ఓన్గా వచ్చిన దానికంటే మీకు తక్కువనే పడేలాగా నేను చేస్తాను దాన్ని ట్రాన్స్పోర్ట్కి ఛార్జ్ గురించి మీరేమి టెన్షన్ పడకండి ఎందుకంటే మీ గురించే ప్రత్యేకించి రాకుండా మీ వస్తువుని పిక్ చేసుకుంటుంది కాబట్టి ఆ దాన్ని గురించే టెన్షన్ ఏమీ మీరు తీసుకోకండి మీకు గిట్టుబాటు ధరనే ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి కూడా ఓకే అయితే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ